ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు సరిగ్గా చదవడం తక్కువ అయిపోయారనమాట ఎందుకంటే ఇందుకు గాను వాళ్ళకి కొన్ని స్ట్రెస్లనేవి ఉంటాయి ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్సు అండ్ మోటివేషన్ చేయడానికి ఎవరు ఉండరు మోటివేషన్ బాగా చేశారంటే చదివే వాళ్ళుంటారు వాళ్ళకి టీచర్ చెప్పే పాఠాలు చెప్పేటప్పుడు కొన్ని కష్టమైన పదాలు ఇవన్నీటికీ వాళ్ళు కష్టంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి అర్థం కాదు కొంతమందికి మిస్టేక్స్ ఏదైనా ఉంటే చెప్పేకి ఎవరూ ఉండరు ఇలాంటివన్నీ ఏమిటంటే వాళ్ళని చదువులో వెనక్కి వెళ్ళిపోయేలాగా చేస్తాయి ఈ మధ్యన మొబైల్ ఫోన్లు టీవీలు ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చారంటే మొబైల్ ఫోన్ మీద ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తారో అలా చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే కూడా వాళ్ళు చదువులో బాగా ముందుగా ఉంటారు వీటన్నిటి వల్లన కొంతమంది పిల్లలు వెనకబడిపోతుంటారు